మేము మా ఫ్యామిలీతో కలిసి బస్సులో టూర్కి వెళ్ళాము ఐదు రోజుల టూరు ఆ టూర్కి అయితే పెద్ద బస్సు బుక్ చేశారు ఆ బస్సు అయితే కొత్త బస్సు గ్రీన్ కలర్ పెయింట్ ఎల్లో కలర్ షేడ్ అలా ఉన్నింది బస్సు చుట్టూ లైట్లు బస్సు కండిషన్ కూడా కొత్తగానే ఉన్నింది లోపల సీట్లు కానీ బాగానే ఉన్నాయి

అక్కడక్కడ ఇంకా ఎక్కువ డాన్సులు వేసి అలసిపోతే ఇంక టీవీ పెట్టి కాసేపు రిలాక్స్ అయ్యాము సినిమావి చూసుకుంటూ ఇంకా బస్సు తీసుకెళ్లి అక్కడక్కడ పార్కు చేసి ఇంకా తినడం అలాంటివి చేశాము ఇంకా టూ డేస్ అయిపోయింది థర్డ్ డే అయితే తంజావూరు పెద్ద టెంపుల్కెళ్ళాము ఇంకా టెంపుల్కెళ్ళినప్పుడు అక్కడి నుంచి అక్కడ చూసుకునేసి తర్వాత కన్యాకుమారి బీచ్కెళ్ళాము అక్కడికెళ్ళాక సముద్రం లోపల ఒక గుడి ఉంది ఆ గుడికెళ్ళేకి బోటింగ్కెళ్ళాము బోటింగ్లోకెళ్ళి ఆ గుడి చూసుకునేసి తర్వాత మళ్లీ బస్ దగ్గరికొచ్చాము అందురు వెళ్లే వాళ్లు ఒకరు చూసుకుని వస్తే ఇంకొకరు వచ్చేంతవరకు బస్ దగ్గరే వెయిట్ చేసుకొని ఉండాలి ఐదు రోజులు మా కాలక్షేపం మొత్తం బస్లోనే అయిపోయింది కానీ బస్లోనే అయితే బాగా మంచి కండిషన్లో ఉండి బస్సు డిజె లైట్స్ సీట్స్ అన్ని బాగుండేసరికి మాకు బాగా కంఫర్టబుల్గా ఉన్నింది ఇంకా దాని తర్వాత వేలూరు గోల్డెన్ టెంపుల్కెళ్ళాము అక్కడ కానీ ఆఫ్టర్నూన్ వరకు అక్కడే స్పెండ్ చేశాము నాలుగో రోజు అయిపోయింది అక్కడ చూసుకునేసి తర్వాత మధురై దాని తర్వాత మధురైలో అమ్మవారి గుడికెళ్ళాము నైట్ అయింది అక్కడి నుంచి మళ్ళీ చిదంబరం ఇంకా కుంభకోణం అన్ని చూసుకున్నాము అక్కడ వెళ్లి మార్నింగు మళ్ళీ కుంభకోణం మార్నింగ్ నాలుగో రోజు కుంభకోణంలో మార్నింగ్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి గుడికి గుడి చూసుకునేసి అక్కడ మళ్ళీ బయల్దేరితే ఆఫ్టర్నూన్కి వేలూరు టెంపుల్కొచ్చాము ఇంకా ఆడ పడుకున్న బాగా ఒళ్ళు అలసిపోయి ఎట్టా వచ్చాము ఇంత దూరం అని కూడా తెలీకుండా అంత టైడ్లో నిద్రపోయాము తర్వాత టెంపుల్ చూసుకునేసి అక్కడ నుంచి ఇంటికి బయల్దేరాము ఒకా టెంపుల్ కాడినుంచి ఇంటి ఇంచ్ ఇంటికొచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా అయ్యింది ఇంకా వచ్చేసరికి దారి మొత్తము పాటలు డ్యాన్సులు అలాంటివే బాగా ఎంజాయ్ చేశాం